ఈరోజుల్లో నాలెడ్జ్ని పెంపొందించుకోవడం కోసం ప్రతీ ఒక్కళ్ళు ఫాలో అవుతున్న సిస్టం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది అనేది చాలా మంచి ప్లాట్ఫాం ఇది మన వర్కింగ్ టైంస్లో కాకుండా మన అనుకూల పరిస్థితుల్లో కూడా మనం నేర్చుకోటానికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేదు చాలా ఉపయోగపడుతుంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల మనం చాలా ఎడ్యుకేషన్ని మనం పర్సనల్గా వెళ్ళకుండా మన ఇంట్లో కూర్చోని మన ల్యాప్ట్యాప్ ద్వారా మనం నేర్చుకోటానికి చాలా అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో జరిగే చాలా ఎడ్యుకేషన్ మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారానే సాగుతూ ఉంది మనకు అడిషనల్ క్వాలిఫికేషన్ కావాల్సిన ప్రతీసారి కూడా ఆన్లైన్ విద్య అనేది చాలా అవసరంగా ఉంది ఇది చాలా రెగ్యులర్ ఎడ్యుకేషన్ కాకుండా మనకు సంబంధించిన అడిషనల్ ఎడ్యుకేషన్ మొత్తం ఆన్లైన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు ఈ ఆన్లైన్ ద్వారా కాకుండా మనం మ్యాన్యువల్గా నేర్చుకున్నప్పుడు బోర్డ్ ద్వారా నేర్చుకున్నప్పుడు ఉండే ప్రయోజనాలు ఆలయం ద్వారా కొన్నిసార్లు ఉండకపోవచ్చు ఎందుకంటే టీచర్తో మనం ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఉపయోగకరం అది ఆన్లైన్ ఎడ్యుకేషన్లో మిస్ అవ్వచ్చు అదే విధంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది కొన్నిసార్లు మనకి ఫేస్ టూ ఫేస్ కన్నా కూడా కొన్నిసార్లు ఉపయోగకరంగా ఉండొచ్చు కానీ కానీ దాని మైనస్ వచ్చేసరికి టీచర్ ద్వారా నేర్చుకోవటం అనేది మిస్ అవుతుంది కాబట్టి నేటి యుగంలో అది చాలా అవసరమే ఉంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరమే ఉంది కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే ఆన్లైన్ ఉద్దేశం అనేది చాలా డిగ్రీలు చేసుకోవటానికి ఉపయోగపడతా ఉంది అడిషనల్ క్వాలిఫికేషన్ పెంచుకోటానికి ఉపయోగపడతా ఉంది మరియు మన నాలెడ్జ్ని ఎన్హ్యాన్స్ చేసుకోవటం కోసం అనేది ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఉపయోగకరం అదే మన మన నాలెడ్జ్ని మన క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది నేను నమ్ముతున్నాను కాబట్టి దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి దానితోపాటు అప్రయోజనాలు కూడా ఉన్నాయని నేను నమ్ముతున్నాను